అన్న ఇప్పుడు ఈ ట్యాక్సీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళనీకి ఎంత టైమ్ అవుతుందన్న అంటే ఇప్పుడు మధ్యలో మనం ఇక్కడ ఎక్కేస్తే మధ్యలో ట్రాఫిక్ జామ్ ఉంటాయి కదా అలా ఎందుకంటే నాకు ఇంకొక త్రీ అవర్స్లో ఫ్లైట్ ఉంది మనం ముందు ఒక వన్ అండ్ ఆఫ్ అవర్ ముందు వెళ్ళి అక్కడ చెక్ ఇన్ కావాలి కాబట్టి మనం ఇప్పుడే ఫాస్ట్గా వెళ్ళాలి

ఇప్పుడు మనం ట్రాఫిక్లో ఇరుక్కుంటే మళ్ళీ మనం వేరే రూట్ ఏదన్నా తీసుకోవచ్చా ఎయిర్పోర్ట్కి వెళ్ళనీకి ఎందుకంటే లేట్ అయితే మళ్ళా ఫ్లైట్ మిస్ అవుతుంది అనుకో ఇప్పడికే చార్జెస్ కూడా చాలానే అవుతున్నాయి ఒకవేళ మీకు ఇబ్బందనిపిస్తే మరి మేము ఇంకొక ట్యాక్సీ బుక్ చేసుకుంటా నేను వెళ్ళాల్సింది ఎయిర్పోర్ట్కి ఎంత జల్ది వెళ్తే అంత మంచిదని ఇంకొక ఎగ్జాట్లీ నేను ఇంకొక వన్ అండ్ ఆఫ్ అవర్లో అక్కడ ఉండిపోవాలి ఇంకేంత ఒక థర్టీ కిలోమీటర్స్ ఉందనుకుంటే ఇంకొక వన్ అవర్లో అన్నా మనం వెళ్ళిపోవాలి ట్రాఫిక్లో ఒక్కక్క ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయినా గానీ పర్లేదు యా